నేను కొన్న ప్రోడక్ట్స్లల్లో ఫస్ట్ ఏంటి అంటే మేము ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నాము ఫ్రిడ్జ్ కొన్నాక ఒక టెన్ డేస్ తరువాత మిక్సీ కొన్నాము అన్నమాట కానీ ఫ్రిడ్జ్ అంత తొందరగా ఏమీ ఖరాబ్ కాలేదు కానీ మిక్సీనే అసలు మస్త్ తొందరగా ఖరాబ్ వాళ్ళు వ్యారంటీ కార్డ్ ఇచ్చారు అయినా కూడా ఖరాబ్ అయింది అది కానీ ఇంకా తీసుకోలేకపోయాము అంటే ఎందుకు తీ ఇంకా పోయింది కదా పోనీ అనట్టుగా విడిచి పెట్టేసినాము వన్ ఇయర్ వ్యారెంటీ ఇచ్చారు కానీ అది ఎట్లా ఖరాబ్ అయ్యిందో తెలియట్లే కానీ ఎట్లా వస్తుందంటే మిక్సీ పడుతుంటే ఇట్లా మధ్యలో అందులో ఏదైనా వేసి పడుతుంటే మధ్యలోనే స్టక్ అయి అది తిరగకపోవడం అందులో ఉండేవి తిరగకపోవడం లేకపోతే మెత్తగ పట్టే మిక్సీ అసలు సరిగ్గా పట్టక ఇట్లా బొడుసులు అంటే బొడదలు బొడదలు రావడం అంటే సరిగా సరిగా మెత్తగా కావట్లేదు అన్నమాట ఏదైనా అది అల్లం పేస్ట్ కావచ్చు పల్లీ చెట్నీ చేస్తానికి పల్లీలైనా కావచ్చు ఏ ఏదైనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మేము చేతికి గోరింటాకు పెట్టుకుందాము అనుకున్నాము గోరింటాకు అందులో వేసి మిక్సీ పడితే అది సరిగ్గా మెత్తగా కాట్లేదు ఎందుకో ఏమో అట్లా ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఫస్ట్లా ఒక వన్ ఒక ఒక వారం రోజులు వచ్చినంత మంచిగా సౌండ్ లేకుంటా రావట్లేదు అన్నమాట ఇప్పుడెట్లా వస్తుందంటే అది మస్తు గట్టిగా గట్టి గట్టిగా శబ్ధం చేసుకుంటాను ఇట్లా గుర్ అని ఈట్లా వచ్చుకుంటూ మిక్సీ అంతా ఇట్లా ఊగుకుంటూ ఇట్లా వెరైటీగా వస్తుంది అన్నమాట ఇంకా దాని వల్ల అది ఖరాబ్ అయిందని మేము అనుకుంటున్నాము కానీ కొందరినీ మాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే అట్లేం కాదు ఒకసారి దాన్ని మొత్తం విప్పి చూడండి చెత్త ఏమైనా పోతే అట్లయితది క్లీన్ అంటే దాన్ని తుడిచి మళ్ళా మంచిగా పెడితే మంచిగానే ఉంటుంది అని అంటారు కానీ మాకైతే అసలు నమ్మకం వస్తలేదు ఎందుకంటే అది మేము అసలు ఏం చేయముందుకే ఒక తెచ్చి ఒక రెండు వారాలకి ఎమ్మటే అట్లయితుంది అంటే రెండు వారాలకే అండ్ల దుమ్ము పోయి చెత్త పోయి అంత ఖరబ్ అవుతుందా మాదసల ఇంక ఎట్లా అంటే నీట్ అంటే ఇప్పుడు ఎవ్వరికైనా ఇప్పుడు కొన్న ఒక రెండు వారాలు మూడు వారాలు దాకా దాని మీద ఉబ్బు అనేది ఉంటుంది అంటే ఖరాబ్ చేసుకోము తొందరగా దాన్ని నీట్గా నీట్గా జాగ్రత్తగా చూసుకుంటాము అన్నమాట అట్లా కానీ అప్పుడు ఒక రెండు వారాలకే ఖరాబ్ అయింది అంటే మాకే అంటే అది కొమ్మ అది అంటారు కదా కంపెనీనే తప్పేమో సరిగ్గా ఇవ్వలేదేమో లేదేమో అని మేము అనుకుంటున్నాము కానీ మా పిన్ని వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిదే కొన్నారన్నమాట మిక్సీ కానీ వాళ్ళది మంచిగా ఉంది మళ్ళీ మాదే ఖరాబ్ అయింది ఎందుకో మాకు ఆర్తమైతలేదు అసలు ఒకసారి ఏమైందంటే అట్లనే అట్లనే ఇంకా అట్లనే యూజ్ చేస్తున్నాము అన్నమాట మేము దాన్ని అయితే ఒకరోజు దాంట్లో అల్లం నూరుదాము అని అంటే ఇక రోట్లో నూరే అంత టైం లేదని మిక్సీలో వేద్దాము అని అల్లం అల్ల వేసినాము అన్నమాట అల్లం అండ్ల వేయగానే ఆ మిక్సీ తిరుగుకుంటూ తిరుగుకుంటూనే అట్ల కా అంటే చాలా వేడి అవ్వడం వల్లనో ఏమో తెలియదు కానీ అల్లం కాలిపోయిన వాసన వస్తుంది ఏంది కాలిపోయిన వాసన వస్తుంది అని మిక్సీ ఆఫ్ చేసి చూస్తే అల్ల అల్లం క్రింద అది తిరిగేది ఉంటుంది కదా మిక్సీలో ఆ మధ్యలో దాని కాడ ఇట్ల బ్లాక్గా అయింది అల్లం కూడా ఎందుకు కర్రేగా అయింది అని చూస్తే ఎందుకు అయిందో ఏమో అసలు కాలిపోయిన వాసన వచ్చింది ఆరోజు ఇగ మేము మిక్సీకి ఏదో అయ్యిందని ఇక దాన్ని అంత అంత పట్టించుకోము అన్నమాట అంటే ఎందుకు మళ్ళీ ఏదైనా అవుతుంది దీనితోని ఇక మిక్సీలు ఎందుకని ఇక మేము ఇప్పుడైనా రోట్లోనే నూరుతున్నాము ఇప్పుడైనా అప్పటి నుంచి గట్లనే ఉండాలి కదా అన్నట్టుగా తెచ్చినాము ఇంకా తె తేవంగానే మరి అట్లా అయ్యింది ఇంక మాకు అప్పటి నుంచి ఇంకా నచ్చదన్నమాట ఇంకా దాన్ని యూజ్ చే అంటే దాన్ని అంత వాడము అన్నమాట ఎప్పుడో ఒక్కసారి టైం లేనప్పుడు దబ్బున దబ్బున వంట కావాలి అన్నప్పుడే దాన్ని వాడతాము తప్ప మిగతా అప్పుడు అసలు ఎప్పుడు చాలా తక్కువ వాడతాము అన్నమాట ఎప్పుడో ఒకసారి చేస్తాము అంతేగానీ చాలా తక్కువ మేము అది వాడడం ఈ మధ్యలో ఎందుకు వాడ ఈ మధ్యలో బాగానే వాడినాము కానీ ఇంకా ఏం కాలే చూ అంటే అప్పటి లెక్క ఏం కాలే మంచిగానే ఉంది కానీ ఏదో ఉంది కదా అని వాడలేము కదా మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా కానీ ఈ మధ్యలో ఎందుకు వాడుతున్నాము అంటే పిల్లలు వచ్చారు అంటే ఇక మా మమ్మీ పిల్లలు వచ్చారని ఇక దోశలు వేస్తుంది దోశలకు పిండి పట్టడానికి ఇగ దాంట్లోనే పడుతున్నాము ఇక రోట్లో అయితే నూరలేము కదా దాన్ని అట్లన్నట్టుగా మిక్సీలో పడుతున్నాము అన్నమాట అట్లా మేము దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది తప్ప ఇక మేము అసలు దాన్ని వాడనే వాడము ఇక మా డాడి అయితే ఇక ఎందుకో అది అనవసరంగా తెచ్చారు పైసలు వేస్టు పైసలు బొక్క అది ఇది అని అంటాడు దాన్ని వాడినప్పుడల్లా అది ఇంత ఇంత సౌండ్ చేసుకుంటూ వస్తుంది అనవసరంగా తీసుకున్నాము అని అంటాడు ఊరికే పైసలను ఖరాబ్ చేసారు మీరే అని అంటాడు మళ్ళీ దీనికంటే ముందు తీసుకున్నాము మేము ఫ్రిడ్జ్ కూడా మంచిగా ఉంది సేమ్ ఈ రెండు ఒక్కటే కంపెనీ కానీ మంచిగా ఉంది అది అంటే ఖరాబ్ కాలేదు ఇదే ఎందుకు ఖరాబ్ అయిందో ఏమో ఇంకా ఒక రెండు నెలలు ఆగితే అది వ్యారంటీ కార్డ్ కూడా అయిపోతుంది అప్పటి లోపు పోయి చూపిద్దామని అనుకుంటున్నాము కానీ వీలు కుదరడంలేదు పోవడానికి పోవాలి ఎప్పుడైనా ఒకసారి ఆన్నే అంటే ఇక దాంట్లో మళ్ళీ అందులో వస్తాయి కదా గిన్నెలు మిక్సీ గిన్నెలు పట్టడానికి అండ్ల ఒకటి దాన్ని పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదా అది ఇట్లా మిక్సీ పట్టి ఇట్లా పట్టేటప్పుడు ఇట్లా సైడుకు అని ఇట్లా టైట్గా పెట్టి పట్టేటప్పుడు దాన్ని తీసేటప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకొని ఇట్లా గుంజంగానే అది ఎమ్మటే ఇరిగిపోయింది అంత డొక్కు డొక్కుది ఎందుకు ఇచ్చారో ఏమో మాకు అర్థం అయితలేదు ఆ హ్యాండిల్ విరిగిపోయింది ఒకదానికి ఒకదానికేమో గిన్నెలు తోముతుంటే దాని మూత తోముతుంటే చేతిలోకెళ్ళి జారి ఎంత డిస్ట్ అంటే ఎంత దూరం ఉండదు చేయి నుంచి నేలకు చేతిలోకెళ్ళి జారి నేల మీద పడి చిన్న నట్టు పడి విరిగిపోయింది అది అంటే అంత అంత పలుచగా ఉన్నాయి అన్నమాట అవి అట్లా విరిగిపోయింది ఇక ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటేమో అది అందులో మిక్సీ పడితే అది లీక్ అవుతుంది చెప్పినా కదా అల్లం బ్లాక్ కర్రెగా అయిందని అట్లా అందులో ఏది వేసినా బయటకి వచ్చేస్తుందన్నమాట అంటే క్రింద కారుతుంటుంది ఎందుకు కారుతుందో ఏమో అట్లా ఇక ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కటి అట్టట్లా ఖరాబ్ అవుతుంది ఒక్కటే ఒక్కటే గిన్న ఉంది ఒకటి పెద్దది అన్నిటికంటే పెద్దగా వస్తుంది కదా గిన్నె మిక్సీది ఆ ఒక్క గిన్నెనే ఉంది ఆ ఒక్క గిన్నెలనే ఎంత చిన్నదైనా అండ్లనే వేసి మిక్సీ పడతాము అది ఒక్కటే మంచిగా యూజ్ అవుతుంది